హలో మేము ఇన్షూరెన్స్ ఏజెంట్ నుంచి కాల్ చేస్తున్నాం అండి అదే అండి పాలిసీ గురించి అండి మీరు అంటే ఇంతకముందు తీసుకున్నారు కదండి పాలిసీ టెన్ థౌసండ్ అది టెన్ థౌసండ్ అది కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చింది అండి అంటే మంత్లీ మంత్లీ ఇలా ఫైవ్ హండ్రెడ్ కూడా కట్టవచ్చు అలా మీరు మళ్ళీ తీసుకోవాలి అనుకుంటున్నారా దాని గురించి కనుక్కుందాం అని కాల్ చేసాను అండి టెన్ థౌసండ్ అది ఏంటంటే ఇయర్లీ ఇయర్లీ పేమెంట్ అండి అంటే ఇయర్లీ ఇయర్లీ ఇయర్లీ మీరు టెన్ థౌసండ్ కడుతున్నారు కదా ఇప్పుడు అలా కాకుండా అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మంత్లీ మంత్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా కట్టవచ్చు అలా అన్నమాట అలా మీరు కట్టుకుంటారా అండి తీసుకుంటారా అండి అదే విధంగా ఇప్పుడు ప్రధానమంత్రి దాంట్లో కూడా ఉంది కదండి సుకన్య సమృద్ధి యోజన అని చెప్పి చిన్న పిల్లల గురించి మీకు ఆడపిల్లలు ఉన్నారా అండి అలా అలా కూడా వేసుకోవచ్చు అండి అలా అలాట్లా కూడా చేసుకోవచ్చు అండ్ ఎల్ఐసీ కూడా ఉంది అండి ఎల్ఐసీ కూడా వేసుకుంటా అనుకుంటున్నారా అంటే ఇంత కడితే మీకు టెన్ థౌసండ్ కట్టిండ్రు అనుకో పర్ మంత్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా ఒక ట్వంటీ ఇయర్స్ కట్టుకుర్రు అనుకోండి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తరువాత మీకు ఒక దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు వస్తాయండి అంటే ఈ ఫైవ్ ఈ ఫైవ్ మంత్లీ మంత్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కడితే మీకు వచ్చి ఒక సిక్స్ అంటే తర్వాత అది ఎలా అంటే మీకు రిటర్న్ మీరు జాబ్ రిటైర్ అయిన తరువాత పెన్షన్ లెక్క వస్తుంది మంత్లీ ఒక ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వస్తుంది అండి తీసుకుంటారా అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి అంటే మీరు మరి మరి మనీ ఎలా అంటే ఈ నెల ఈ మంత్ తీసుకుంటారా మరి నెక్స్ట్ మంత్ తీసుకుంటారా ఈ మంత్ తీసుకుంటారా అండి డేట్ ఉన్నాయి ఇప్పుడు ఫిఫ్త్ ఫిఫ్త్ ఫిఫ్త్ టు టెంత్ లోపల తీసుకోవాలి అండి అవునండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి మరి తీసుకుంటా అంటే మీ నెంబర్ నేను మీకు మెసేజ్ చేస్తాను ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకుని నాకు చెప్పండి మళ్ళీ ఒక కాల్ చేసి సరే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి